మా ప్రాంతంలో లోని విద్యార్థులు స్కూల్ లో జరిగే రన్నింగ్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా పాల్గొంటారండి మ ప్రాంతంలో ఒక హై స్కూల్ ఉందండి ఆ హై స్కూల్ లో వీక్లీ వన్స్ సాటర్డే సాటర్డే శనివారం శనివారం పిల్లలందరికీ రన్నింగ్ కాంపిటీషన్ ని జరిపిస్తూ ఉంటారు ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టరు గారు ఎందుకంటే పిల్లలకు అటలనేది కూడా చాలా ముఖ్యం అండి అందులో ముఖ్యమైనది రన్నింగ్ ప్రతి పిల్లవాడు ఎంత తొందరగా పరిగెత్తగలుగుతాడో రన్నింగ్ లో అనేదే ఎంత తొందరగా పరిగెత్తాడో వానికి బాడీ చాలా ఫిట్ ఫిట్ గా ఉంటుందని మాకు మా స్పోర్ట్స్ క్రీడాకారుల యొక్క టీచర్లు లెక్చరర్స్ మాకు చెప్పారు రన్ చేస్తారు చిన్న పిల్లలకు ఆరోగ్యంగా ఉండటానికి రన్నింగు ఎంతో సహాయ పడుతుందండి పిల్లలందరూ తెల్లవారి లేవగానే రన్నింగ్ చేయడం చాలా మంచిది మార్నింగ్ లేవగానే ఏడు నుంచి ఎనిమిది దాకా ఒక గంట సేపు మీరు రన్నింగ్ చేయాలండి మీరు రోజుకి దాదాపుగా ఒక ఐదు నుండి ఏడు కిలోమీటర్ల వరకు మీరు రన్నింగ్ చేయగలిగితే నీకు అప్పుడు ఆ రోజంతా మీరు టయడ్నెస్ అనేది లేజీనెస్ అనేది లేకుండా ఉంటారు అలానే సాయంత్రం వేళల్లో కూడా ఐదు నుండి ఆరు దాకా మీరు రన్నింగ్ చేయడము చాలా ఇం మంచిది పిల్లలకీ ఇది ఎంతో ఉపయోగపడుతుందండి పిల్లలు రన్నింగ్ చేయడం అనేది వాళ్ళకి ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది

కాబట్టి అది మనం తొందరగా చేరుకోగలుగుతారు అలానే పిల్లలు రన్నింగ్ చేయడానికి వాళ్ళక్కానీ ఆర్లీక్స్ బూస్ట్ విటమిన్స్ అవన్నీ ఇచ్చారంటే వాళ్ళకి ఇంకా సంతోషంగా వాటిని తీస్కొని ఇంకా బాగా పరిగెత్తడానికి వాళ్ళకి శక్తినిస్తుంది ఇలాంటి విటమిన్స్ అన్నీ పిల్ పిల్లల తల్లిదండ్రుల్ని తెలియజేయడమేమనగా పిల్లలందరికీ మీరు మంచి విటమిన్స్ ఇచ్చి వాళ్ళని ఉదయాన్నే లేచి ఒక గంట సేపు రన్నింగ్ చేయించి సాయంత్రంలో రన్నింగ్ చేయించి వాళ్ళని ఫిట్ గా పెట్టారంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు నేను గ్యారెంటీ ఇస్తున్నానండి రన్నింగ్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యం కూడా